నేను ఒక ఐదు నెలల క్రితం ఏసీ అయితే కొన్నానండి ఎయిర్ కండిషనర్ ఇంట్లో కొంచెం మొన్న వేసవి సెలవుల్లో చాలా ఉడుకు వచ్చి చాలా ఎండలు బాగా ఎక్కువ ఉండటం వల్ల మా ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని ఏసీ అనేది కొనుగోలు చేశాము ఆ ఏసీ అనేది వన్ టన్ అంట అండి వన్ టన్ ఏసీ ఫోర్ స్టార్ వచ్చింది అది దాదాపు నాకు యాభై రెండు వేల రూపాయల ముప్పై ముప్పై ఎంతో చిల్లర పడింది యాభై రెండు వేలు అయితే తీసుకున్నారు దానికి ఇంటికి వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఇంకొక పదిహేను వందలు వాళ్ళు తీసుకున్నారు సర్వీస్ ఛార్జ్ అని చెప్పి కాకపోతే నండి అది పెట్టారు పెట్టి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు ఆ వెళ్ళిన కొన్ని ఒక వా ఒక మూడు వారాల వరకు బానే ఉందండి అంటే కూలింగ్ అనేది మంచిగానే ఉంది తర్వాత ఎటువంటి లీకేజీ లేకుండా ఏసినా ఒక గం ఏసిన ఒక పది నిమిషాలకి గదంతా చల్లగా అయిపోవడం జరిగేది కాకపోతే ఒక నెల క్రితం నుంచి ఏసీ అనేది అసలు ఏ ఆ గదికే కూలింగ్ అవ్వట్లేదు చల్లగా అసలు అవ్వట్లేదు ఎంత మనం ఏసీ ఎంత పెంచిన కాని ఆ గది అనేది కూలింగ్ అవ్వకుండా ఉంటుంది ఏంటా అని ఒక పని చేసేవాడిని అదే సర్వీస్ అబ్బాయిని పిలిస్తే కనుక గ్యాస్ లీక్ అన్నాడు గ్యాస్ లీక్ కి ఎంత అవుతుంది అంటే దాదాపు అది రెండు వేల ఐదు వందలు అవుతుంది అన్నాడు సరే కదా అని వేయించాం వేయించిన తర్వాత కొన్నాళ్ళ పోతే మళ్ళీ లోపల అవి ఇన్స్టా ఇన్వెంటర్లు అవి ఇన్ బిల్ట్ ఉంటాయి అంట కదా అవి మొత్తం బోర్డు పోయింది అన్నాడు దాని తర్వాత అదొక మూడు వేల రూపాయలు అయింది ఇలా చేసుకుంటూ ఇలా చాలా ఇబ్బందులు అయితే మేము చూసాం ఈ ఏసీ ద్వారా ఇది మంచి కంపెనీ అని తీసుకున్నాం కానీ అది ఉండకుండా ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా ఆందోళనగా ఉంది ఇంకా ఏమన్నా దాంట్లో ఇంకా ఇంకేమేమి పార్ట్లు పోయాయో తెలీదు గ్యాస్ లీక్ అన్నాడు ఒకసారి తర్వాత ఎనకాల ఇట్టే ఫ్యాన్ కూడా కొంచెం క్లీన్ చేయాలి అయ్యి అని చెప్పి చెప్పి వెళ్ళాడు తీసుకున్నందుకు అయితే మేము ఎంతో అంత శా సంతోషం అయితే లేదండి కొంచెం నిరాశ ఉంది ఎందుకంటే కొన్న ఒక సంవత్సరం కూడా లేకుండా ఇలా అయిపోవడం అనేది కొంచెం బాధనించింది ఎందుకిలా ఇలాంటివి ఏసీ ఎందుకు ఇచ్చారు అని మేము ఆ కంపెనీ ఎక్కడైతే కొనుగోలు చేసామో వాడి దగ్గరికి వెళ్తే మీకు చెప్పాన అది సర్వీస్ అయితే ఉంటుంది కానీ ఫ్రీ సర్వీస్ అయితే లేదని ఆయన అంటున్నాడు మరి ఎళ్ళి అడిగాము కూడా కానీ సరిగ్గా సమాధానం అయితే చెప్పట్లేదు డబ్బులు ఎందుకు ఇలా వె వృధా చేశానని నన్ను నేనే ఒక్కొక్కసారి బాధపడతాను